నా జీవనోపాధి కొంత కరెంట్పై ఆధారపడి ఉంది ఎందుకంటే నేను చేసే పని కొన్ని మోటార్లను తయారు చేసే పని అందువల్లన నా జీవనోపాధి అనేది కరెంట్ పై ఆధారపడి ఉన్నది నేను నేను జీవించే గ్రామంలో ఇన్వర్టర్లు లే మాకు అనుకూలంగా దొరకవు అందువలన మాకు కరెంట్ అనేది లేకపోయినప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది మా పని అనేది మేము ఆపుకోవాల్సివస్తుంది అందువల్లన మా జీవనోపాధి కరెంట్పై కాస్త ఆధారపడి ఉంది మేము పని చేసేటప్పుడు అవి పని చేస్తున్నాయో లేదో చూడటానికి కరెంట్ ఆన్ చేయాల్సి వస్తుంది అందుగురించి మాకు కరెంట్ అనేది ఉపయోగపడుతుంది కొన్నిసార్లు మాకు కరెంట్ లేకపోయినా ఆ వస్తువుని మేము పూర్తిచేసే వరకు మాకు కరెంటు లేకపోయినా ఎటువంటి ఇబ్బంది అనేది మాకు ఉండదు కాని కొంతమందికి ఎల్లప్పుడూ కరెంట్తోనే పని ఉంటుంది కాకపోతే వాళ్లు వేరే ప్రదేశాల్లలో నివసిస్తూ ఉంటారు వాళ్ళకి ఇన్వర్టర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కరెంట్ గురించి ఇబ్బంది అనేది ఉండదు వాళ్లు ఎప్పటికీ కరెంట్తోనే పని అనేది చేస్తూ ఉంటారు వాళ్ళ మెషిన్లు కరెంట్ ఉంటే మాత్రమే పని చేస్తాయి ఎందుకని అంటే అవి కరెంట్ ద్వారా నడవడం జరుగుతుంది కాబట్టి అందుగురించి మో మెమ్ మేము చేసే పనిలో ఎక్కువగా కరెంటు అనేది ఉపయోగపడదు అప్పుడప్పుడు కరెంట్ పోయినప్పుడు కొంత ఇబ్బంది పడుతుంటాము కాని మళ్ళీ తరువాత కొంతసేపటికి కరెంట్ వచ్చాక మేము మా పనులని కొనసాగించుకుంటాము కరెంట్ అనేది ఒక రకంగా చాలా మందికి ఉపయోగం పడుతుంది వాళ్ళ ఇంట్లో సాధారణంగా చేసుకునే పనులకి వాళ్ళ చొక్కాలు ఇస్త్రీ చేసుకోడానికి వాళ్ళ బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మెషీన్లో వేయడానికి కరెంట్ అనేది ఉపయోగపడుతుంది ఇలా చాలా రకాలుగా కరెంట్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది కరెంట్ లేకపోతే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్లు మాట్లాడుకునే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యి అవ్వడం జరుగుతుంది వాళ్లు వేరే ఎవరితోనైనా మాట్లాడాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి మాట్లాడాల్సి వస్తుంది కరెంట్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇలాంటి ఆపదలు వస్తూ ఉంటాయి అందుకే కరెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది